అనకాపల్లికి జాగరీ మోస్ట్ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పవచ్చు అనకాపల్లికి బెల్లం పెట్టింది పేరు అనకాపల్లి బెల్లం అన్నమాట చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్ అంతటికి ఆంధ్రప్రదేశ్ అనే కాదు మోర్ఓవర్ స్టేట్స్ చూసుకున్నా కూడా అనకాపల్లి బెల్లం అనేది చాలా ఫేమస్ సో ఇదే మన అనకాపల్లికి మంచి ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్గా నిలిచింది అండ్ నాట్ ఓన్లీ జాగరీ

సో ఇలాంటివన్నీ అనకాపల్లి జిల్లాలో ముఖ్యమైన ఆర్థిక కారక కారకాలు